మారింది ఏ విధంగా అంటే పూర్వకాలంలో కులం కట్టుబాట్లు ఆచారాలు సాంప్రదాయాలకు లోబడి ఆడవారు జీవించేవారు ఆడవారికి సాంఘిక వ్యవస్థలో కొన్ని ఆంక్షలు విధించబడ్డాయి అవి మతపరంగా కావచ్చు సాంఘికపరంగా కావచ్చు ఆ కాలములో బాల్య వివాహాలని చేయడము వితంతువులకు పునర్వివాహాలు చేయకపోడము ఇంటి నుండి బయటకు స్వేచ్ఛగా రాకపోవడము తరుచుగా జరుగుతుండేవి కానీ ప్రపంచీకరణ నేపథ్యంములో ఆడవారు బాగా చదువుకుని నైపుణ్యాలని పెంపొందించుకుని నేడు వివిధ రంగాలలో పనిచేస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న మహిళలు ఆయా ప్రాంతాలలో వారికి తగిన పనులు లేకపోవడంతో పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు ప్రధానంగా పారిశ్రామిక రంగములోను విద్యాారంగములోను వైజ్ఞానిక రంగములో మహిళలు పనిచేస్తున్నారు ఈ మార్పు విప్లవాత్మకం అయినటువంటిది మహిళలు ఎదుర్కొనే సమస్యలలో లింగ వివక్షత ఒకటిగా చెప్పవచ్చు అదేవిధంగా సమాజములో వారికి సరైనటువంటి ఆధారణ లేకపోడము బయట వారికి రక్షణ కల్పించకపోవడము జరుగుతుంది